హలో అభిరుచి రెస్టారెంటేనా అండీ నేనూ ఫుడ్డు కోసం రెండూ చికెన్ బిర్యానీలు ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను నా పేరా విజయలక్ష్మీ చాలా సేపు అయింది అండీ ఆర్డర్ ఇచ్చి నా ఆర్డర్ ఏమైంది సరే చూడండి రెండు చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ అండీ అసలు కా ఎంత సేపు అయిందో ఇచ్చి ఆర్డర్ గంట పైనే అవుతుంది ఇంత వరకు దాని ఆ ఇదే లేదు చూడండి కొంచెం ఆకలి అవుతుంది అండీ బాగా ఆకలి ఆవుతుంది మీరు చూసి నాకూ తొందరగా పంపించండి ఆర్డర్ కన్ఫామ్ అయిందా ఒకే ఒకే తొందరగా పంపించండి